అక్కడ పచ్చని చెట్లు దట్టంగా పచ్చని ఆకర్షణీయం ఆకర్షణీయంగా కనిపించడం అదేంటంటే ఎత్తిపోతలు ఇంకా బోటింగ్ విహారజలం బౌద్ధ బౌద్ధవనం ఇలా చాలా బాగుంటుంది అన్నట్లు అంటే నీటిపారుదల స సదుపాయం ఉంటుంది జల విద్యుత్తు కూడా అక్కడ అందిస్తారు అన్నట్లు అంటే విద్యుత్తు కూడా అక్కడి నుండి వస్తుంది ఇప్పుడు అక్కడ నుండి వచ్చే నీళ్ళు కుడి కాలువ ఎడమ కాలువ అని కొన్ని ఎడమ కాలువనేమో అటు ఆంధ్ర సైడ్ పోతుంది ఎడమ కుడి కాలువనేమో మాకు ఇటు తెలంగాణ వైపు వచ్చి ఆ నీళ్ల ద్వారా మా రైతులు పంట పంట పండించుకుంటారు ఇళ్లల్లో కూడా ఆ సాగనీళ్ల తాగునీటికి కూడా అవే వస్తాయి అక్కడ ఇంకా మంచిగా సందర్శకులు వెళ్ళి చూడడానికి ఆనందించడానికి అక్కడ చూడడానికి కూడా చాలా మంచి మంచి ఎత్తిపోతలు ఉంటాయి వాటర్ఫాల్స్ లాగా అక్కడ వెళ్ళి ఆ ప్రదేశం అంతా ఎంతో ఆహ్లాదకరంగా పచ్చని హరిత మొత్తం హరితంగా ఉండి ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఉంటుంది చూడటానికైతే దట్టమైన పచ్చని ముఖ చిత్రంలాగా ఉంటుంది ఈ నీటిపారుదల సదుపాయం మాత్రమే కాకుండా విద్యుత్తు కూడా విద్యుత్తు కూడా అందిస్తుంది దాని ద్వారానే అది కూడా కొంచెం పర్యటకులు చూస్తే దాన్ని కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది అన్నట్లు పచ్చటి దట్టమైన